వ్యాధులను నివారించడం మరియు ఆరోగ్యంగా ఉండడం అత్యంత ప్రాధాన్యత ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి జీవన శైలి మార్పులు ఒకటి క్రమం తప్పకుండా వ్యాయామం రోజుకి కనీసం ముప్పై నిమిషాలు నడక జాగింగ్ యోగా వంటి శరీరక కార్య కలపాలాలు పాల్గొనండి రెండు సమతుల్య ఆహారం పండ్లు కూరగాయలు ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి సంపూర్ణ ప్రాసెస్ చేయని ఆహారాలను తీసుకోవడంపై దృష్టి పెట్టండి మూడు హైడ్రేషన్ కనీసం ఎనిమిది కప్పులు లక్ష్యంగా చేసుకొని రోజంతా పుష్కలంగా శుభ్రమైన నీటిని త్రాగండి నాలుగు నిద్ర మీ శరీరం మరమత్తు మరియు రీచార్జ్ చేయడంలో సహాయపడడానికి ప్రతీ రాత్రి తొమ్మిది నుంచి ఏడు గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి ఐదు ఒత్తిడి నిర్వహణం ధ్యానం లోతైన శ్వాస లేదా మైండ్ఫుల్నెస్ వంటి ఒత్తిడిని తగ్గించేల పద్ధతులను పాటించండి ఆరోగ్య తూనికలు క్రమం తప్పకుండా ఆరోగ్య తూనికలు మొదటి మీ ఆరోగ్య పరిరక్షించడానికి మరియు ఏవైనా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి మీ ఆరోగ్య సంరక్షణ పద్ధతులతో వార్షిక ఆరోగ్య తూనికలను షెడ్యూల్ చేయండి రెండు టీకాలు అంటూ వ్యాధుల నుండి రక్షించడానికి ఫ్లూ పార్టు వంటి సిఫారసు చేయడానికి టీకాల గురించి తాజాగా ఉండండి మూడు స్క్రీనింగ్లు క్యాన్సర్ డయాబెటీస్ మరియు గుండె జబ్బుల వంటి వ్యాధుల కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్లలో పాల్గొనండి స్థానిక పరిస్థితులు మొదటి ఆయుర్వేద పద్ధతులు భారతదేశంలో చాలామంది యోగధ్యాన మరియు మూలిక నివారాలను వంటి ఆయుర్వేద పద్ధతులను వారి దినచార్యలో చేర్చుకుంటారు రెండు సాంప్రదాయన చైనీస్ వైద్యం చైనాలో ఆక్యుప ఆక్యుపంచర్ మూలిక నివారణలను మరియు థాయి టీ వంటి సాంప్రదాయ వాద్య పద్ధతులను సాధారణంగా ఆరోగంగా మరియు శ్రేయస్సు ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు మూడు స్థానిక అమెరికన్ వివరాలు కొన్ని స్థానిక అమెరికన్ సమాజంలో స్పేస్ సీక్రెట్స్ మరియు దేవదారులు వంటి సాంప్రదాయాలు నివారణాలను వాటి ఔషధ లక్షణాల కోసం ఉపయోగిస్తారు భారతదేశంలో స్థానిక పద్ధతులను కొన్ని ఉదాహరణలు పసుపు మరియు అల్లం చాలామంది భారతీయులు తమ వంటలు పసుపు మరియు అల్లాన్ని ఉపయోగిస్తాయి ఇవి రోగ నిర్దారణలకు లక్షణలు కలిగి ఉంటాయి యోగ మరియు ధ్యానం యోగ మరియు ధ్యానం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం శరీరక మానసిక మరియు భావోద్యోగ శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి